మా రాష్ట్రంలో గిరిజనుల ప్రధాన వృత్తి వ్యవసాయం చేయడం కానీ చేపల వేట కానీ మరికొన్ని విధాలైన వృత్తులు కూడా ఉన్నాయి బుట్టలు అల్లడం కానీ మొదలైన సాంప్రదాయకమైన గిరిజన కళలు ఉన్నాయి